మత పరమైన ప్రదేశాలలో వివిధ రకాల మత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతాయి ఈ కార్యక్రమాలు ప్రత్యేక మతం లేదా సంస్కృతి యొక్క నమ్మకాలు మరియు ఆచారాల ఆధారంగా ఉంటాయి ఉదాహరణకు హిందూ దేశాలలో భక్తులు ప్రార్ధనలు చేయడానికి భజనలు పాడటానికి మరియు ఫలాలు పూలు మరియు ఇతర బహుమతులను దేవునికి సమర్పించడానికి వస్తారు చర్చిలలో ప్రజలు ప్రార్ధనలు చేయడానికి ప్రవచనాలు వినడానికి మరియు పాటలు పాడటానికి వస్తారు ముస్లీంలు మసీదులలో ప్రజలు ప్రార్ధనలు చేయడానికి ఉపనయనాలు జరుపుకోవడానికి మరియు ఇతర మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడానికి వస్తారు ఇతర మతపరమైన ప్రదేశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో కవ్వాలి దర్గాలు కీర్తన గురుధ్వారాలు మరియు మతపరమైన ఉత్సవాలు వంటివి ఉన్నాయి ఈ కార్యక్రమాలు ప్రజలకు తమ మతం లేదా సంస్కృతి యొక్క భాగంగా భావించడానికి మరియు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి ఇవి సమాజంలో ఐక్యత మరియు సహనాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతాయి ఇక్కడ కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు ఉన్నాయి హిందూ దేవాలయాలలో జరిగే సాంస్కృతిక కారక్రమాలలో భజనలు మహిళల కీర్తనలు సంగీత కార్యక్రమాలు మరియు నాటకాలు వంటివి ఉన్నాయి చర్చీలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రార్ధనలు ప్రవచనాలు పాటలు నృత్యాలు మరియు నాటకాలు వంటివి ఉన్నాయి ముస్లీం మసీదులలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రార్ధనలు ఉపనయనాలు ఖురాన్ పఠనాలు మరియు ఇస్లామిక్ సంగీతం వంటివి ఉన్నాయి సిక్కీ గురుధ్వారాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రార్ధనలు గురు గ్రంధ సాహెబ్ యొక్క పఠనాలు కీర్తనలు మరియు నాటకాలు వంటివి ఉన్నాయి ఈ కార్యక్రమాలు చాలా నైవేద్యంగా ఉంటాయి మరియు ప్రతి మతం లేదా సంస్కృతికి ప్రత్యేకమైనవి అవి ప్రజలకు తమ మతం లేదా సంస్కృతి గురించి తెలుసుకోవడానికి మరియు అత్యంత విలువైన అంశాలను జరుపుకోవడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి